మా అమ్మ ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ సహాయంతో రాగిజావ మరియు చపాతి చేసి పెట్టేదాన్నీ కొన్ని రోజులు రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మంచిది బలం వస్తుంది పీచు పదార్థం అని డాక్టర్ చెప్పడంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం తయారు చేసేదాన్ని కొన్ని పాలతో రాగిజావను మరగపెట్టి చక్కెర లేదా బెల్లంతో తయారు చేసేదాన్ని ఎంతో రుచికరంగా ఉందన్నారు ఆరోగ్యానికి ఉపయోగకరం కదా రాగిజావ తాగినన్ని రోజులు ఎలాంటి ఆరోగ్య ఇబ్బంది లేకుండా ఉండేవి అమ్మకు ఒంట్లో బాగాలేదు అని అన్నం అస్సలు తినకూడదు అని డాక్టర్ చెప్పడంతో చపాతీ తయారు చేసి పెట్టే దాన్ని రోజు గోధుమ పిండి గోధుమ పిండితో పాటు రాగి పిండి కూడా మరియు జొన్న పిండి కూడా కొంచెం కలుపుకుంది ఎందుకంటే ఆరోగ్యమైన చపాతి తయారవుతుంది అని అని అననని తెలుసుకొని చపాతి పిండిని ఎక్కువగా నూనెతో కాల్చకుండా పెంక మీద కొంచెంగా కాల్చుకునే దాన్ని దాంతో అద్భుతమైన చపాతీ తయారయ్యేది చపాతీల్ని ఆరోగ్యకరమైన కూరగాయలతో కూరగాయలు వండు అంటే వండుకొని క్యాబేజ్ మరియు బీట్రూట్ ఆరోగ్యకరమైన ఆకుకూరలు తింటే మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంటుందని వాటితోనే పెట్టేదాన్ని అమ్మకు కూరలు అప్పుడప్పుడు జొన్న రొట్టెలు కూడా చేసేదాన్ని జొన్న రొట్టెలు తినడం వల్ల మంచిగా ఏ అనారోగ్య సమస్య లేదు అన్నట్టుగా ఉండేది మా అమ్మకు ఎలాంటి బయట ఆహారము పెట్టద్దని స్వయంగా నా చేతితోనే తయ్యారు చేసేదాన్ని దానితో జొన్న రొట్టె చపాతి పెట్టడంతో అమ్మ ఆరోగ్యం కొన్ని రోజుల్లోనే త్వరగా వారం రోజుల్లోనే కోలుకుంది ఇలా ఎవ్వరికీ ఇంట్లో బాగాలేకున్నా ఆరోగ్యకరమైన ఆరోగ్య ఆరోగ్యకరమైన ఆహారం చేసిపెట్టే వాళ్ళం జొన్న రొట్టె మరియు చపాతీ లాంటివి అలా బరువు కూడా చాలా తగ్గిపోయింది అమ్మ జొన్న రొట్టె చపాతి రాగి మాల్ట్ తాగడం వల్ల డాక్టర్ కూడా చాలా మెచ్చుకున్నారు తొందరగా కోలుకున్నావు మంచిగ మంచిగున్నావని